స్కూల్లో వృత్తిపరమైన విషయాలు కూడా నేర్పించాలి ఎందుకంటే అనేకమంది తల్లిదండ్రులు వాళ్ళ వెనకాల డబ్బు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళకి ఎలా నేర్పించడం వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కొంచెం జ్ఞానం పెరుగుతుంది రేపు అన్న రోజు మనం ఎలా బతకాలి అనేది వాళ్ళకి ఒక ఆలోచన కూడా వస్తుంది మనం అలా నేర్పిస్తున్న వాళ్ళ వాళ్ళు వాళ్ళ మనకి ఎప్పుడైనా మనకి వాళ్ళకి సమ్మర్ సెలవులు వచ్చినప్పుడు ఈ వృత్తిని వాళ్ళు ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు దీనివల్ల వాళ్ళకి కూడా ఒక ఆలోచన వస్తుంది అలాగే డబ్బు కూడా ఎలా సంపాదించాలని అనే ఒక జ్ఞానం కూడా ఉంటుంది ఎలాగా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా డిపెండ్ అవ్వకుండా రేపు అన్న రోజు నేను ఈ వృత్తిని నేర్చుకోగలిగాను జ్ఞానము ఇచ్చారని వాళ్ళ విద్యార్థులు ఎంతో ఆనందంతో ఉంటారు అలాగే ఈ పనులు అలా చేసుకున్న వల్ల వాళ్ళకి జ్ఞానం కూడా పెరుగుతుంది